హలో హాయ్ చెప్పండి ఎవరు అవునండి ఎయిర్లైన్ నుంచి రెహానా మాట్లాడుతున్నాను

ఒకసారి మీ ఫ్లైట్ నెంబర్ చెప్పగలుగుతారా

వెయిట్ అండి చెక్ చేసి చెప్తాను సార్ ప్రస్తుతం క్లైమేట్ ప్రభావం వల్ల ఫ్లైట్ కొంచెం లేట్ అవుతుందండి

లేదు ఏ ఏం ప్రస్తుతానికి అయితే ఏవీ లేవు స్టాప్ చేసేశారు ఎందుకు అంటే వర్ష కారణం వల్ల క్లైమేట్ చాలా ఇదిగుంది అందుకని మేము ఏమి చెప్పలేము కానీ మీరేం ఆందోళన చెందవద్దు మీకు ఫుడ్డు అంత మేము అరేంజ్ చేయగలుగుతాము మా స్టాఫ్ తరుఫు నుంచి

చేసుకోవచ్చు కానీ మేము అప్డేటు మీకు హాఫ్ ఆన్ అవర్కి ఒకసారి ట్వంటీ మినిట్స్కి ఒకసారి మీకు చెప్తుంటాము దాన్ని బట్టి మీరు మీకు అర్థం అయిపోతుంది అన్నీ మీకు మీకు ఆ మీకు ఫుడ్డు బెడ్డు ఆల్మోస్ట్ మీకు ఏమేమి కావాలో అన్నీ మా వాళ్ళు చూసుకుంటారు అండి అక్కడ మీరేమి టెన్షన్ ఆందోళన పడ అవసరమే లేదు లేదు ఖచ్చితంగా వస్తుంది మీరేమి భయపడవద్దు ఖచ్చితంగా మేము అరేంజ్ చేస్తాము వస్తారు మీరు మీ అనుకున్న టైమ్కి చేరగలుగుతారు ఏమిటి ఏమన్నారు ఓకే ఓకే